పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా లభ్యమయ్యే ఆరోగ్య సౌలభ్యాలు వాటి యొక్క సేవలు ఏంటంటే ఆసుపత్రులు క్లినిక్లు మందుల దుకాణాలు సామూహిక ఆరోగ్య కేంద్రాలు అయితే ఇప్పుడు ఈ స్థానికులు ఎంతవరకు అంటే ఇప్పుడే సడన్గా ఈ హెల్త్ బలహీనంగా ఉన్న నీరసంగా ఉన్నప్పుడు వాళ్ళు మందుల దుకాణానికి వెళ్ళి వాళ్ళని అడిగి మ బిళ్ళలు తెచ్చుకుని అవి వాడుతూ ఉంటారు అయితే ఏంటంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయి వెంటనే చూడరు అని అని చిన్న చిన్న క్లినిక్ల మీద ఆధారపడుతూ ఉంటారు అయితే ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆసుపత్రులు భయపడుతూనే పని చేశాయి ఏదేమైనా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ని ఇచ్చారు దేవుని దయవల్ల అందరూ బాగానే ఉన్నారు